టీచర్ ఆ అండి మాట్లాడేది మా పాపకి లీవ్స్ కావాలి అండి ఒక ఫైవ్ డేసు ఊరికి వెళ్తున్నాము అండి తిరుపతికి తిరుపతికి ఆ మాత్రం హాలిడేస్ ఉండాలి కదా అండి ఫైవ్ డేస్ కావాలి మాకు అర్జెంట్ ఎగ్జామ్స్ లేవు అన్నారు కదా అండి స్లిప్ టెస్ట్లు ఏ కదా అండి వన్ వీక్ వరకు అంటే వచ్చేస్తాము ఓన్లీ ఫోర్ డేస్ ఏ టెంపుల్కి వెళ్ళాలి అండి తిరుపతికి వెళ్ళాలి సమ్మర్ హాలిడేస్లో బుక్ చేసాము త్రీ డేస్లో వస్తాము అండి అవును అండి అలాగే అండి త్రీ డేస్లో త్రీ డేస్లో వస్తాము అండి తిరుపతికి వెళ్ళి అందుకే అడుగుతున్నాము ఓకే అండి ఓకే చెప్పాలి త్రీ డేస్ పర్మిషన్ ఇస్తారు కదా అండి

ఓకే మా పాప ఎలా చదువుతుంది అండి ఆ అంటే ఇక తిరుపతికి వెళ్తున్నాము అన్ని జాతరలు కంప్లీట్ అయ్యాయి అని తిరుపతికి వెళ్తున్నాము మేము ఇప్పుడు అవునా అండి అదే అయితే అన్ని జాతరలకి వెళ్ళేసాము ఇంకా తిరుపతి బాలన్స్ ఉంది అని ఇక ఇప్పుడు ఎట్లా స్కూల్కి ఎవరు రారు కదా అందరు కొంచెం ఇపుడే స్టార్ట్ అయ్యాయి కదా అని మేము ఇపుడు బుక్ చేసుకున్నాము ఓకే అండి